సరికొత్త సినిమాలు చూపించే ప్రధాన సినిమా థియేటర్లు శాంతి థియేటర్ విష్ణుమాల్ థియేటర్ శ్రీనివాస థియేటర్ ఈ విధంగా ఎన్నో థియేటర్లు ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ విధంగా ఎంతో బాధలు కలిగించేవి సంతోషాన్ని కలిగించేవి మల్టీఫ్లెక్స్లో రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ సినీ థియేటర్లో కూడా మనం బాధగా ఉన్నా కొంచెం రిలీజ్ అవ్వడానికి పోతాం కొంచెం సంతోషంగా ఉన్నా కూడా రిలీజ్ అవ్వడానికి వెళ్ళి అప్పుడప్పుడు థియేటర్లోకెళ్ళి సినిమాలు చూస్తూ ఉంటాం ఈ సినిమాలో ఈ థియేటర్లో వెళ్ళి చూడడం వల్ల మనకి ఎంతో కొంచం మైండ్ రిలీఫ్ గానీ సంతోషాన్ని గానీ కలిగించే విధంగా ఎంతో బాగుంటుంది